పాతతరం కొత్తతరం అనేది వారి ఈ రెండు తరాల మధ్య సమతుల్యత అనేది ఉండేది పాత తరం వారు పాత పద్ధతులను ఉపయోగించేవారు వారు ఎక్కువగా నడవడం ఎక్కువగా ఆరోగ్యకరమైన పదార్థాలు తినడం మంచి జీవన శైలిలో జీవించేవారు ఇప్పుడు కొత్త తరం వారు ఎప్పుడు ఫోనుల్లోనే ఉంటున్నారు ఎక్కువగా దేనికై నడకను ఉపయోగించడం లేదు ఎక్కువగా వాహనాలు నడుపుతున్నారు ఎక్కువగా జంక్ ఫుడ్స్ తింటున్నారు దీనివల్ల పాతతరం వారు కొత్త తరం మీద మంచివారు ఎందుకనగా వారి యొక్క అభిప్రాయాలు కానీ వారి యొక్క మనస్తత్వాలు కానీ చాలా బాగుండేవి కానీ ఇప్పుడు కొత్తతరం వారు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు ఇదివరకి తరం వారు ఎంతో బాగుండేవారు వారి యొక్క మనోభావం చాలా బాగుండేది మనోగతం వారు మధ్యతరం వారంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఉంటున్న తరం పాత తరానికి కొత్త తరానికి మధ్యలో మనం జీవిస్తున్నాం ఇప్పుడు నాకు తెలిసి పాతతరం ఒక భిన్న ప్రపంచం ఇప్పుడు ఉన్న కొత్త తరం ఒక భిన్న ప్రపంచం రెండింటికి చాలా పోలికలు ఉన్నాయి రెండింటికి ఈ రెండు తరాల వారి అనుభవాలు వేరు వేరు వారి జ్ఞానాలు వేరు ఇదివరికి పాత తరం వారయితే ఎక్కువ చదువుకునేవారు కాదు కానీ వారికున్న తెలివితేటలకి చాలా ఎక్కువ ఇప్పుడు ఎంత చదువుకున్న అన్ని తెలివితేటలు లేవు ఇదివరకు సెవెంత్ క్లాస్ చదివితే డిగ్రీ చదివిన ఫీల్ ఇప్పుడు డిగ్రీ చదివినా సెవెంత్ క్లాస్తో సమానం అంత సారూప్యత ఉంది రెండింటి తరాల మధ్య తరాలది ఏముంది కానీ కొత్తతరం వారు వారి అభిప్రాయాలను భిన్న మనస్తత్వాలని మార్చుకుంటే బాగుపడతారు ఈ రెండు తరాల మధ్య సారూప్యత చాలా ఉంది ఎందుకనగా ఈ తరం వారు పద్దాకడి ఫోన్స్ యూజ్ చేయడం వాటితోనే జీవనాన్ని గడపడం వల్ల వారి యొక్క జీవితం పాడైపోతుంది పాతతరం వారు ఎంతగానో ఆరోగ్యం పట్ల శ్రద్ధతో జీవించేవారు ఎక్కువకాలం జీవించేవారు ఇప్పుడు ఈ కొత్త తరంవారు జంకు ఫుడ్స్ తినడం వల్ల ఎక్కువకాలం జీవించలేకపోతున్నారు నేను గమనించిన పెద్ద సారూప్యత ఇదే